నేను సెకండ్ ప్రొడుక్ట్ ఏమో వచ్చి మొబైల్ తీసుకున్నా అండి అవునండి మొబైల్కి ఛార్జింగ్ సరిగా అవ్వట్లేదండి అలాగే కంపెనీ ఛార్జర్ ఇవ్వలేదు తరవాత వచ్చి ఈ బ్యాటరీ పిక్అప్ బాలేదు హ్యాంగ్ అయిపోతుంది మొబైలు అనుకున్న కలర్ ఒకటైతే ఇంకో కలర్ వచ్చింది అవునండి నేను ఫ్రంట్ కెమెరా ఒకలాగా చెప్పారు ఒకలాగా వచ్చింది సిక్స్టీ ఫోర్ జీబీ అన్నారు థర్టీ టూ జీబీ మాత్రమే వచ్చింది అవునండి చెప్పింది ఒకటి ఇక్కడ వచ్చింది ఇంకోటి అండి అవును సార్ అంతే సార్ కానీ మొబైల్ కూడా చాలా వైట్ ఎక్కువ ఉందండి అవునండి ఓకే సార్ అయితే ఉంటాను థ్యాంక్ యూ